స్థానికంగా మేము ఆడే క్రీడల్లో ముఖ్యముగా టెన్నిస్ ఉంటుంది టెన్నిస్ ఆడడం అంటే మాకు చాలా ఇష్టం అలాగే త్రో బాల్ బాస్కెట్బాల్ కూడా మా కాలేజీలో ఆడతాం మా కాలేజ్ దగ్గర ఒక ప్లేగ్రౌండ్ ఉంటుంది ఖాళీ స్థలము ఆ ఖాళీ స్థలంలో మేము మా ఫ్రెండ్స్ అందరం కలసి త్రో బాల్ టెన్నిస్ ఆడుతూ ఉంటాం అనమాట అలాగే బాస్కెట్బాల్ కూడా ఆడతాం బాస్కెట్బాల్ ఆడటానికి చాలా బలం కూడా కావాలి కానీ అది ఆడటం మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే క్రికెట్ కూడా మాకు నేర్పిస్తూ ఉంటారు కానీ క్రికెట్ మేము చూడటానికే పరిమితం అవుతాము టెన్నిస్ మాత్రం ఆడటానికి చాలా ఉత్సాహం చూపుతాము మాకు టెన్నిస్ అంటే చాలా ఇష్టం మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి కాలేజీలోని టెన్నిస్ గ్రౌండ్ ఉంటుంది దాంట్లో టెన్నిస్ ఆడతాము అలాగే టేబుల్ టెన్నిస్ ఉంటుంది టేబుల్ టెన్నిస్ నెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము మాకు బాస్కెట్బాల్ అన్న కూడా చాలా ఇష్టం బాస్కెట్బాల్ని వెయ్యడానికి అందరూ పోటీపడుతూ గోల్ వేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాము ఈ బాస్కెట్బాల్ అనేది ఆడటం వలన మన శరీరము ఫిట్గా కూడా తయారవుతుంది